చెప్పండి అవునండి చెప్పండి సార్ అవునండి చూడలేదు చూసుకోలేదు లేండి పని వల్ల పనిలో కొంచెం బిజీగా ఉన్నాను ఖాళీ ఉంట్లేదు అసలు

లేదు

అందులో ఇప్పుడు మామూలుగా కూడా కాంట్రాక్టు డెబ్బై ఐదు వేలు అంటే కాంట్రాక్ట్ ఇప్పుడు కట్టించుకున్నా కానీ మొత్తం కొంచెం సింపుల్గా నీట్గా చేసుకోవడానికి దగ్గర దగ్గరగా ఒక ఎనిమిది లక్షలు అవుతుంది మొత్తం కాంట్రాక్ట్ మొత్తం మెటీరియల్ అన్నింటికి మొత్తం అన్నీ మేము తెచ్చుకుంటాం మీరు మొత్తం మేము మెటీరియల్ని ఇంక మీరు అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం మీరు ఇలా చేయాలి అది ఆలా చేయాలి అనడం ఏవన్నా కొంచెం ఎలేవేషన్ గట్టా కొంచెం ఎక్కువ ఏవన్నా ఉంటే మళ్ళీ

అదే అర్ధమైంది అండి ఇంకా మరి అప్పుడు ఏమి తక్కువ అయితే అప్పుడు చూద్దాంలేండి కాకపోతే ఏంటంటే ఎనిమిది లక్షలు అనేది కనీసం ఉంటుంది అన్నమాట పై ఎనిమిదికి తగ్గదు ఎనిమిది పైన అవుతుంది కానీ ఎనిమిదికి తగ్గదు డైలీ లేదు కూలి వాణ్ని పెట్టుకొని డైలీ కింద చేసుకుంటాను అంటే మేస్త్రికి ఏమో తొమ్మిది యాభై

అదే అండి మంచిగా వస్తాయి

లేదు లేదు అదే మీరు మేము మామూలుగా ఇక్కడ వచ్చినప్పుడు చూసుకున్నారు అనుకోండి తెలుస్తాయి కానీ మధ్య మధ్యలో ఎప్పుడన్న ఖాళీ ఉంది అనుకోండి మామూలగా వచ్చి చూసుకుంటే తెలుస్తుంది సరిపోతుందని మామూలుగా

సరే అండి అయితే అదే వస్తాను అండి రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాను అండి ఒకసారి సరే అండి